టెక్స్ట్ నుండి స్పీచ్ కి అనువదించే సాంకేతికత నాకు చాలా సహాయపడుతుంది ఈ సాంకేతికత ద్వారా నేను టెక్స్ట్ ని స్పీచ్ గా వినగలను ఇది నాకు పుస్తకాలు పుస్తకాలు చదవడం టీవీ చూడటం కంప్యూటర్ పై పనిచేయడం వంటివి చేయడంలో సహాయపడుతుంది టెక్స్ట్ నుండి స్పీచ్ కి అనువదించే సాంకేతికత వయోవృద్ధులకు మరియు చూపు మందగించిన వారికి అనేక విధాలుగా సహాయపడుతుంది ఈ సాంకేతికత ద్వారా వారు పుస్తకాలు కథనాలు వ్యాసాలు మరియు ఇతర రకాల టెక్స్ట్ ను వినవచ్చు టీవీ సినిమాలు మరియు ఇతర వీడియో లను వినవచ్చు కంప్యూటర్ పై పని చేయవచ్చు వెబ్ ను వెబ్ ను బ్రౌజ్ చేయవచ్చు మరియు ఈమెయిల్ లను పంపవచ్చు సమాచారం మరియు సహాయాన్ని కనుగొనవచ్చు టెక్స్ట్ నుండి స్పీచ్ కి అనువదించే ఈ సాంకేతికత వయోవృద్ధులకు మరియు చూపు మందగించిన వారికి వారి జీవితాలను సులభతరం చేయటంలో సహాయపడుతుంది ఇది వారికి స్వతంత్రంగా జీవించడానికి మరియు వారి చుట్టూ ఉన్న ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది కొన్ని నిర్దిష్ట ఉదాహరణలు ఏమిటంటే ఒక వయోవృద్ధుడు టెక్స్ట్ నుండి స్పీచ్ కి అనువదించే సాంకేతికతను ఉపయోగించి వార్తలను వినవచ్చు లేదా వారి స్నేహితులతో మాట్లాడవచ్చు ఒక చూపు మందగించిన విద్యార్థి టెక్స్ట్ నుండి స్పీచ్ కి అనువదించే సాంకేతికతను ఉపయోగించి తమ పాఠాలను వినవచ్చు ఒక చూపు మందగించిన వ్యక్తి టెక్స్ట్ నుండి స్పీచ్ కి అనువదించే సాంకేతికతను ఉపయోగించి వారికి సహాయం చేయడానికి ఒక సహాయక కర్తను పిలవచ్చు టెక్స్ట్ నుండి స్పీచ్ కి అనువదించే సాంకేతిక సాంకేతికత ఇంకా అభివృద్ధిలో ఉంది అయితే ఇది వృద్ధులకు మరియు చూపు మందగించిన వారికి అనేక విధాలుగా సహాయపడుతుంది